నాకు బాల్యం నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం అందుకని నేను సంగీతం నేర్చుకున్నాను కానీ సంగీత వాయిద్యాన్ని ఎప్పుడు నేర్చుకోలేదు కానీ నాకు సంగీత వాయిద్యాలలో ఫ్లూటు అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను నా బాల్యం నుంచి కృష్ణుడు అంటే చాలా ఇష్టపడేదాన్ని ఎందుకు అంటే కృష్ణుడు వాయించే వాయిద్యం ఫ్లూటు ఆ ఫ్లూటు నుంచి వచ్చే సంగీతం చాలా మధురంగా ఉంటుంది మనల్ని వేరొక లోకంలోకి తీసుకు వెళుతుంది మైమరపించేలాగా ఉంటుంది అందుకని నాకు ఫ్లూట్ అంటే చాలా ఇష్టం ఆ వాయిద్యాన్ని ఎప్పటికైనా నా జీవితంలో నేర్చుకోవాలి అనేది నా కోరిక ఎందుకో తెలియదు సంగీతం నేర్చుకున్నాను మా ఇంట్లో ఒప్పించి కానీ ఈ వాయిద్యాన్ని కూడా నేర్చుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నేను ఎలాగైనా ఎంత సమయం పట్టినా సరే ఈ వాయిద్యాన్ని ఖచ్చితంగా నేర్చుకుంటాను ఫ్లూటు నుంచి వచ్చే మధుర సంగీతం చాలా వినసొంపుగా ఉంటుంది మనం ఎంత కష్టంలో ఉన్నా దాన్ని మైమరపిస్తుంది బాధలను కూడా దూరం చేస్తుంది బాధని మర్చిపోయేలా చేస్తుంది అంతటి మధుర వాయిద్యాన్ని నేర్చుకోవాలంటే నాకే కాదు మీ అందరికీ కూడా ఆసక్తి ఉండడం సహజం కానీ మీ అందరికంటే నాకు ఇంకా ఎక్కువ ఆసక్తి ఉంది